ఇది తరుచగా జరుగుతూ ఉండేదే నేను మహారాష్ట్రకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వాగు దాటేటప్పుడు పడవలో వెళ్తున్నప్పుడు ఆ మహారాష్ట్ర దరిదాపులల్లో అందరు అందరు ప్రయాణం చేస్తారు వాళ్ళది ఏంటంటే మరాఠీ హిందీ మాట్లాడుతారు మనం తెలుగు తప్ప మనకు ఏది రాదు వాళ్లతో మాట్లాడేటప్పుడు క్యా కర్ రహే హై కానా కాతే హై ఈ లాంగ్వేజ్ తోనే మనకు సరిపోతాయి మ్యాక్సిమం ఇలానే మ్యానేజ్ చేస్తాం కాకపోతే మనం భాష ఆడే మాట్లాడరానప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి సైగలతో అన్న వాళ్ళని శాటిస్ఫై చేసి మన మనసులో ఉన్నది వాళ్ళకి అర్థం చేయాలి లేకపోతే మన బాడీ లాంగ్వేజ్తో అయిన అంతకు మించి మనకు వేరే ఆప్షన్ ఉండదు కనుక మన సైగలతోనే మన మనకు చెప్పరాని దగ్గర మన సైగలతోనే మనకు అర్థం అయ్యేటట్టు ఏదైనా చెప్పాలి అప్పుడు వాళ్ళర్థం చేసుకుని మనకు సైగల్లో అయినా లేకపోతే వాళ్ళ భాషలోనన్న మనకు ఆన్సర్ వారు ఇస్తారు